నేను జెప్టోలో ఒక ఆర్డర్ తీసుకున్న ఆర్డర్ చేశాను ఆర్డర్ చేస్తే అది నాకు సంబంధించింది కాకుండా వేరే ఆర్డర్ని నేను అందుకున్నాను నేను ఆ రెస్టారెంట్ వాళ్ళకి లేదా డెలివరీ నాకు ఎవరైతే చేశారో వాళ్ళని సంప్రదించి తప్పు ఆర్డర్ నాకు ఇట్లా వచ్చింది నేను చేసింది అయితే వేరే ఐటెమ్ కానీ మీరు నాకు ఇది తీసుకొచ్చారు అని నేను వాళ్లతో చెప్పడం జరుగుతుంది నేను అది మాకు దగ్గరగా ఉంటే నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి నేను పెట్టిన ఆర్డర్ ఇది మీరు పంపించింది ఇది అని నేను వాళ్ళకి సవివరంగా చెప్తాను చెప్పి తప్పు ఆర్డర్ ఎందుకు అందించారు అని నేను వాళ్ళని అడుగుతాను అది వాళ్ళు రిక్వెస్టింగ్గా మాట్లాడితే నేను ఊరుకుంటాను కాకుండా అలా కాకుండా కొంచెం ర్యాష్గా అట్లా ఏమైనా చేశారు అంటే మాత్రం నేను దానికి సీరియస్గా యాక్షన్ అయితే తీసుకున్నాను నేను అనుకున్నది నా అవసరానికి నేను పెట్టుకున్నప్పుడు నాకు అది కాకుండా వేరేది ఎందుకు పంపించారు అని నేను అడుగుతాను వాళ్ళని ఆ రెస్టారెంట్ ఎవరైతే ఉంటారో ఓనర్స్ నాకు ఎవరైతే తీసుకొచ్చారో ఇద్దరిని ఇద్దరిని ఒక దగ్గర ఉంచి అసలు ఏం జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది కూడా నేను అర్థం చేసుకొని నేను వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఇలాంటి మిస్టేక్ మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా చూసుకోమని కూడా నేను వార్న్ చేస్తాను వాళ్ళతో నేను పేమెంట్ అనేది నాకు రిటర్న్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఒకవేళ ఇవ్వని పక్షంలో ఫుడ్ అనేది కూడా వాళ్ళకి ఇచ్చేసేసి నేను దానికోసం ఫైట్ చేస్తాను నేను కన్విన్స్ చేసుకుంటాను ఇది నా మిస్టేక్ అయితే కాదు నేను ఇంతసేపు వెయిట్ చేశాను నేను ఇలా తప్పు ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని వాళ్ళతో ఫైట్ చేసి నాకు ఏదైతే కావాలో ఆ ఐటమ్ నేను తీసుకొని నేను అది గొడవ పెద్దది కాకుండా నేను సామరస్యంగా ఆలోచించుకుంటూ అడుగేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాకు వాళ్ళకి జాగ్రత్త తీసుకుంటూ ఈ తప్పు ఆర్డర్ వచ్చిందని నేను వాళ్ళకి ఫిర్యాదు చేస్తాను ఇంకొకసారి ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండమని కూడా వార్న్ చేస్తాను